పంటలను నాణ్యతగా మంచిగా పెంచాలంటే ముఖ్యంగా కొన్ని అంశాల పైన మనకి దృష్టి కొనసాగించాలి వాటి నేర్పరి మొత్తం మనం నేర్చుకొని అలాగే ఎంతో మోతాదులో మనం నీళ్ళని కాని ఇంకా వాటి విత్తనాలని వాటి మందులని పరిశుభ్రమైన పరిశుభ్రంగా అలాగే శుద్ధిగా ఉండే నీళ్ళని అలాగే మంచి మంచి మెరుగైన సలహాలను తీసుకొని మనం అత్య అత్యధిక మంచి నాణ్యత పంటని పొందాలంటే ఇవన్నీ మొదటగా మనం చూసుకొని మన సేద్యం చేసే ఏ పంటైనా ఎలాగా ఇప్పుడు ఉంటాయి కదండి మొక్కజొన్న అలాగే తిండి ధాన్యాలు అలాగే మామిడి పండ్ల చెట్లు తోటలు అలాగా ఏవి చెయ్యాలన్నా సరే మనకి మొదటగా కావాల్సింది మంచి దిగుబడి ఇచ్చే మంచి భూమి సాగు చేసుకోవాల్సిన మంచి భూమి ఒకటి మనం ఏర్పర్చు చేసుకొని మంచిగా మనం అన్నిటిని సలహా మేరకు అన్ని మో మ తక్కువ మోతాదులో మనం చేసుకోవడానికి ప్రయత్నించాలి వీటిని ఎంత పరిశుభ్రంగా ఉంచుకొని ఎంత సమయంలో యూస్ వాటిని వాడాలో ఆ సమయంలో ఆ మంచి కాలంలోనే మనం వీటిని అన్నిటిని ఉపయోగించాలి అలాగే ఈ పంటల ఎగుబడులు మనకి అత్యధిక లాభాన్ని ఇచ్చేది మన మామిడి పండ్ల మామిడి చెట్లు ఎక్కువ దిగుబడిని ఇస్తాయి వాటికి ముఖ్యంగా మనం ఒక మంచి సేద్యం చేసే మంచి ఎర్ర మన్ను ఉన్న భూమిని తీసుకొని వాటిలో మంచి నాణ్యత కలిగిన చెట్లను వాటికి మంచి ఎగుబడి అండ్ ఇచ్చే ఎగుబడిని ఇచ్చే అత్యధిక ఎగుబడిని ఇచ్చేటివి మంచి చెట్లను తీసుకొని వాటిని ఒకదానికి ఒకటి సరి అయిన దూరంలో వాటిని ఏర్పాటు చేసి వాటికి మంచి శుద్ధి శుద్ధిని ఇచ్చే నీరు అలాగే మంచి ఎగుబడిని ఇచ్చే మందులను ఎప్పటికప్పుడు సమయానికి వాటిని వాటికి చల్లుతూ మంచి నీరుని అందిస్తూ వాటిని ఒక ఆరు నెలల వరకు మనం అలాగే కాపాడుకుంటే తర్వాత తిరిగి అవి మనకి ఎంతో లాభాన్ని చేకూరుస్తాయి వీటిలో ఒక మామిడి పండ్ల తోట చెట్లే కాదు ఇంకా ఎన్నో రకమైన ధాన్యాలను మనం ఎక్కువ మోతాదులో మనం పండించవచ్చు వాటిలో మొదటిది మామిడి మామిడి పండ్ల చెట్లు తోట ఇంకొకటి మన మనం తినే ఆహార పదార్ధంలో మొదటిగా ఉండేది మన ఆహార ధాన్యం వాటిని మంచిగా పెంచాలన్నా ఏదైనా చెయ్యాలన్నా వాటికి మెరుగ్గా మంచి సాగు ఉండే భూమిని నల్ల మన్ను భూమిని తీసుకొని వాటిలో క్రమం తప్పకుండా నీళ్ళను నిలువ చేస్తూ ఒక మూడు నెలల వరకు మనం అంతా వాటిని వాటిని అత్యధిక మోతాదు ఇచ్చే మంచి విత్తనాలను వాడుతూ మంచిగా ధాన్యాలను పండిస్తూ వాటిని స సరియైన సమయంలో ఒక సమయం సమయం గ్యాప్ ఇస్తూ వాటిని ఎప్పుడైతే నాటుతామో ఆ రెండిటి కలయికను కాలం నిర్ణయించి వాటిని లాభాలకి మనకి చేకూరుస్తుంది ఎప్పుడైనా సరే మన పై రైతుల సలహా మేరకు ఏ ధాన్యాన్ని ఎప్పుడు ఎంత ఎంత మోతాదులో వాడాలనో వాళ్ళ తరుపున మనం సలహాని తీసుకొని వాటిని ఆ సమయంలో మనం నాటడం వల్ల సేద్యం చెయ్యడం వల్ల మనకి ఎంతో గొప్ప లాభాలు మన మనకు చేకూరుస్తాయి వీటిని ఏ రైతు అయినా సరే మొదటిగా గుర్తు పెట్టుకోవాల్సింది ఒకటే ఏ దిగుబడి ఎగుబడి అయినా సరే ఏ సేద్యం అయినా సరే మనం మన కష్టాన్ని ఏ ప్రతిఫలం ఆశించకుండా మన పని అనుకోని సేద్యంలో ఎప్పుడైనా సరే వాటి క్రమం తప్పకుండా మన మన బిడ్డల వలే చూసుకొని మనం సేద్యం చేస్తున్నప్పుడే మనకి ఎక్కువ మోతాదులో మంచి పంట మన చేతికి లభిస్తుంది ఎప్పుడైనా సరే పెద్దల సలహా మేరకు మంచి భూమిని మంచి సేద్యం వచ్చే పంటను మనం వెయ్యడం వల్ల ఎంతో లాభాలు మనం పొందవచ్చు